హలో దోస్త్ హాయ్ శివ ఎక్కడ ఉన్నావు ఇంటి దగ్గర ఉన్నాను హాలిడేస్ ఎన్ని డేస్ వచ్చినాయి మీకు నాకు సిక్స్ డేస్ వచ్చినాయి ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ నేను ఇప్పుడు రీటా జూనియర్ కాలేజ్ లేవు నాకు కొత్త ఫోన్ పాత ఫోన్లో ఉండేవి కొత్త ఫోన్ ఇది తిన్నావా మరి అక్క మ్యారేజ్ ఉంది వస్తారా అందరు మన టెన్త్ ఫ్రెండ్స్ నెంబర్సు నీ దగ్గర ఉంటాయని చెప్పారు నాది ఉన్నాయి ఫోను కరాబ్ అయితే కొత్త ఫోను ఇది పెట్టుకోలేదు మన ఫ్రెండు ఇంకొక అక్షయ్ ఉన్నాడు కదా మీ ఇంటి దగ్గర

అక్షయ్ ఉన్న అక్షయ్ దగ్గర ఏమో అడగలేదు ఆయన లేడు ఎటో విలేజ్కి వెళ్ళిండు ఇప్పుడు సెలబ్రేషన్స్ కదా హ్యాపీ సంక్రాంతి టు యూ

ఓకే మంచిగా జరుగుతాయి మా దగ్గర

దీపావళి కూడా మంచిగా జరుగుతుంది హోలీ అంటే ఫస్టు నైన్ డేస్ ఉండగా కోలలు ఆడి రేపు హోలీ అనంగా కోలలు కాలపెట్టి పైసలు పంచుకొని ఇగ ఎవరి ఎవరి సెలబ్రేషన్స్ వాళ్ళు చేసుకుంటారు

అంటే ఈ ఊళ్ళో ఆడే విషయాలు చెప్తున్నాను

ఏం లేదు ఇంటి దగ్గర వెళ్తాడు అప్పుడప్పుడు

అంతే అందరు బాగా ఉన్నారు హైదరాబాద్కి వస్తాను ఇప్పుడు ఇక హాలిడేసేగా సమ్మర్ హాలిడేస్లో వస్తాను హైదరాబాద్లో ఉంటుర్రా

మార్చిలో ఎప్పుడు మార్చిలో ఎప్పుడు మార్చిలో నా బర్త్డే ఉంది సరే అందరు బాగా ఉన్నారు

చిన్నగా అట్లా యాక్సిడెంట్ అయింది అయిపోయింది ఓకే రైట్ ఎప్పుడు ఏమో మరి ఓకే బాయ్